హలో అండి నేను స్విగ్గి కస్టమర్ కేర్కి కాల్ చేసానా అండి నేను ఇంతకుముందే విజయవాడ బాబాయ్ హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టానండి అది మాకు ఇక్కడ ఎంత టైం పడుతుంది అది ఇన్ఫర్మేషన్ కనుక్కుందామని ఫోన్ చేసాను దాదాపుగా ఎంత టైం పట్టవచ్చండి మేము ఒక నాలుగు రకాలు ఆర్డర్ చేసాము మాకు ఇక్కడ అడ్రస్ అది కూడా కరెక్టే ప్రొవైడ్ చేసాము కాకపోతే టైం ఎంత పడుతుంది అండ్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం ఫోన్ చేసానండి ఓ అవునా ఓకే ఓకే అండి ఓకే థ్యాంక్ యూ